తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందినది దక్షిణ భారతదేశంలో కోటి మందికి పైగా మాట్లాడే భాష తెలుగు భాష సాహిత్యం కవిత్వం సంగీతం నాటకం సినిమాతో సహా అనేక రకాల కళాత్మక వ్యక్తీకరణలతో ఈ భాష ఉపయోగించబడుతుంది ఇక సాహిత్యానికి వస్తే తెలుగు సాహిత్యం చాలా పురాతనమైనది వెయ్యి సంవత్సరాలకు పైగా ఉంది తెలుగులో రచించబడిన మొదటి రచనలు శాసనాలు కావ్యాలు ఇలా చాలా ఉన్నాయి ముఖ్యంగా శ్రీనాథుడు పోతన తిక్కన్న అన్నమయ్య వంటి ప్రముఖ కవులు తెలుగు సాహిత్యానికి గణనీయమైన వారు తెలుగులో అనేక రకాల సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి వీటిలో నవలలు చిన్న కథలు నాటకాలు పద్యాలు ఉన్నాయి అలాగే కవిత్వాలు చుస్తే గనక తెలుగు కవిత్వం చాలా వైవిధ్యమైనది భక్తి ప్రేమ ప్రకృతి సామాజిక సమస్యలు వంటి అనేక అంశాలను కలిగి ఉంటుంది అలాగే తెలుగులో అనేక ప్రముఖ కవులు ఉన్నారు వీరిలో శ్రీనాథుడు తిక్కన్న అన్నమయ్య ఎర్రన్న వేమన వంటి వారు అలా అనేక మంది కవులు ఈ తెలుగు భాషని ఉపయోగించేవారు తెలుగు కవిత్వంలో అనేక రకాల పద్య ప్రక్రియలు ఉన్నాయి వీటిలో శతకాలు పద్యాలు పాటలు ఉన్నాయి ఇంకా ఇతర కళాత్మకమయినటువంటి వ్యక్తీకరణలు మనం చూస్తే గనుక తెలుగు భాష సంగీతం నాటకం సినిమాతో సహా ఇతర కళాత్మక వ్యక్తీకరణలతో కూడా ఉపయోగించబడుతుంది అలాగే ముఖ్యంగా తెలుగు సంగీతం చాలా శ్రీమంతం అయినది కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతం జానపద సంగీతం వంటి అనేక రకాల సంగీత ప్రక్రియలను కలిగి ఉంటుంది ఇంకా తెలుగు నాటకం కూడా చాలా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా అందులో రామాయణం అలాగే మహాభారతం వంటి పురాణాలను ఆధారంగా అనేక నాటకాలు ప్రదర్శించబడ్డాయి అలాగే తెలుగు సినిమా పరిశ్రమ కూడా ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఆవిర్భవించింది